అవును నేను నీరు తాగేటప్పుడు వడగట్టుకుంటాను ఎందుకంటే అందులో అందులో నుంచి వస్తాయి కదా ఎందులో నుంచి అంటే పైపుల నుంచి వస్తాయి కదా ఆ పైపుల నుంచి వచ్చినప్పుడు మనకి శుభ్రంగా రావు అశుభ్రంగా వస్తాయి ఎందుకంటే అవి ఎప్పటివో ఉంటాయి పైపులో కాబట్టి మనం అవి వచ్చినప్పుడు వడగట్టుకోవాలె మనం వడగట్టుకోలేమనుకో అందులో చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటాయి కదా అదే అండి పురుగులు ఉంటాయి కదా పురుగులు ఇసుకలు అవి ఇవి ఉంటాయి అందులో అందులోకెళ్ళి బయటికి వచ్చినప్పుడు మనం వడగట్టుకోలేమనుకో అవి బి బిందెలోకి అలాగే విప్పి మనం అలాగే తాగుతాం మన కుటుంబం కూడా అలాగే తాగుతుంది తాగడం వల్ల మన శరీరంలో ఏదైనా అనారోగ్యంగా పాలవ్వచ్చు మనం అప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అలాగే కాకుండా గృహంని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి గృహం శుభ్రంగా ఉంటేనే కదండి మనం కూడా శుభ్రంగా ఉంటం మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అది శుభ్రంగా లేదనుకో మనం అనారోగ్యం పాలవుతాం ఎందుకంటే శుభ్రం గృహాన్ని శుభ్రంగా ఉంచితేనే కదా ఏ ఈగలు దోమలు పురుగులు రాకుండా ఉంటాయి అదే మంచిగా లేదనుకో పురుగులు ఈగలు దోమలు వస్తాయి అవే మనం తినే పదార్థం మీద వాలుతాయి వాలిన తర్వాత మళ్ళీ మనం అదే తింటాం మనం ఎందుకంటే అది మనకు తెలియదు అది వాలినప్పుడు అది ఎలా ఉంటుందో అది ఎలా దానిమీద ఏం చేసిందో కూడా మనము చూడము కాబట్టి ఏదైనా ఎప్పుడైనా మనం తాగేటప్పుడు వడగట్టుకుని తాగాలి అది నీరైనా ఏదైనా కానీ మంచిగా ఉంటుంది మనకి బాడీకి గుడంగా మంచిగా హెల్ప్ ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నాను నేనైతే అలాగే తాగుతానండి మాకు నీళ్ళు వచ్చినప్పుడు నేను వడగడతాను వడగట్టి వేడి కూడా చేసుకోవచ్చు వేడి చేసుకుంటే కూడా మంచిగానే ఎందుకంటే అందులో ఉన్న చిన్న చిన్నవి కుడంగా అందులోనే చనిపోయి మనం మళ్ళీ వడగట్టుకొని తాగొచ్చు అండి అలా తాగుతే మంచిగా మనం మంచిగా ఉంటామండి ఏ ఏ ఆరోగ్య అనా అనారోగ్యంతో పాలవ్వము ఆరోగ్యంగా ఉంటాము మంచిగా ఉంటాము అందుకోసమని ఎప్పుడైనా వడగట్టుకుని తాగాలి ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి రోజు రోజు బండలు తుడుచుకోవాలి ఎందుకంటే ఆ బండల మీద ఏ కనపడని బ్యాక్టీరియా చాలా ఉంటుంది కాబట్టి మన కుటుంబానికి అది అదొక సమస్యలాగా మారుతుందని చిన్నపిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి అశుభ్రంగా ఉంచుకున్నామనుకో మంచిగుండదు అండి ఎప్పుడైనా మన బండలు కూడా తుడుచుకోవాలి కిచెన్ బండ తుడుచుకోవాలి గ్యాస్ బండ తుడుచుకోవాలి ఎప్పటిది అప్పుడు తుడుచుకున్నామనుకో మంచిగా ఉంటుంది మనకి అదే విధంగా మనం ఎప్పుడన్నా తా తాగే నీళ్ళని గుడంగా శుభ్రంగా ఉంచుకున్నామనుకో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొద్దండి ఎందుకంటే చల్లగా చల్లగా అయ్యేంత పదార్థం తీసుకున్నప్పుడు అది అనారోగ్యం పాలు పాలు చేస్తుంది మనల్ని ఎప్పుడన్నా ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు మనం మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళనే తాగాలండి అది ఏ కాలమైనా చలికాలమైనా ఎండకాలమైనా ఏ కాలమైనా గానీ మనం వేడి నీళ్ళే తాగాలి ఆ వేడి నీళ్ళని తాగడం వల్ల మనకి ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉంటాం మనము చాలా మందికి హెల్ప్ ఫుల్గా హెల్ప్ కూడా చేయాల్సి ఉంటుందండి అందుకోసమనే ఎప్పుడైనా మీరు నీళ్ళు తాగేటప్పుడు వడగట్టుకుని తాగండి వేడి చేసుకుని తాగండి గృహం కూడంగా పరిశు శుభ్రంగా పెంచుకున్న అశుభ్రంగా పరిశుభ్రంగా పెంచుకో ఉంచుకోవద్దండి శుభ్రంగానే ఉంచుకోండి

అందులోకి చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది అందులో ఇసుక ఉంటుంది అలా చాలా ఉంటాయి అందులో కాబట్టి ఎప్పుడైనా మీరు నీళ్ళు వడగట్టేటప్పుడు వడగట్ట ఖచ్చితంగా వడగట్టండి వడగట్టినప్పుడు అందులో చిన్న చిన్న బ్యాక్టీరియా వస్తుంది అది పాడేయండి అలాగే అలాగే తాగొద్దండి పైప్లో నుంచి ఎందుకంటే పైప్లో చాలా బ్యాక్టీరియా ఉంటే పాకరు ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది

ఏదైనా ఒక నీరు తాగేటప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి అందులో చిన్న చాలా రోజులు వాటర్ నీళ్ళు కూడా తాగొద్దండి వాటర్ తాగిడం తాగడం వల్ల మన శరీరం శరీరంలోకి పోయి చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది లోపల అది అలా అలా అయినప్పుడు మన కడుపులో ఏదో కడుపునొప్పి వచ్చినట్టు అయితది మన ఏంటిదో అనుకుంటాం అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి ఎందుకంటే మనం తాగే నీళ్ళలో కూడా చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి పురుగులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు వడగట్టుకుని తాగండి అదేవిధంగా శుభ్రంగా కూడా ఉంచుకోవాలి ఏదైనా శుభ్రంగా ఉన్నది తినండి అశుభ్రంగా ఉన్నప్పుడు తినకండి పరిశుభ్రంగానే ఉండండి